ఎవరు చెప్పమ్మా మండే రా బాబు పర్వాలేదు అంటే లేడీ టైలర్ని కూడా తీసుకురా మా మా లేడీస్కి కూడా అక్కడే స్టీచింగ్ చేయిద్దామనుకుంటున్నాను ఎంత అవ్వుతుంది బాబు ఒక డ్రెస్కి ఓ తగ్గదా ఇంకా

మాకూ పెళ్ళికి ఎన్ని రోజుల ముందు ఇస్తారు మీరు

అలా కదమ్మా ఫ్రైడే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సరే అయితే అ అప్పుడు కూడా అప్పుడే మనీ కూడా అప్పుడే నీకు ఇస్తాము మాకు డ్రెస్ ఇచ్చాకా కొంచెం జాగ్రత్తగా నీట్గా కుట్టండి స్టిచింగ్ సూపర్గా ఉండాలి మరి మాములుగా ఉండకూడదు అదిరి పోవాలన్నమాట అదే ఎవరిగుర్తు అది ఎక్కడ స్టిచింగ్ చేయించాలి అంటే మీ పేరు చెప్పగానే అక్కడ మేము కూడా అక్కడే ఇచ్చేస్తున్నాము చేయిస్తున్నాము అన్నట్టుండాలి అన్నమాట చూద్దాం